నేను వర్షం పడేటప్పుడు మా యొక్క చెట్లకు ఏవైనా పట్ట కట్టడం కానీ లేకుంటే కాంపౌండ్ లోపలే చెట్లు పెట్టుంటే వాటిలికి వర్షం పడకుండా ఏవైనా అడ్డు పెట్టడం కానీ లేకుంటే కింద వేర్లకు వాటర్ ఎక్కువ రాకుండా దానికి ఏమైనా రాళ్ళు కట్టడం కానీ లేకుంటే ఏమైనా అడ్డు పెట్టడం కానీ చేస్తాము ఎక్కువ వర్షం పడేటప్పుడు వరకు ఖచ్చితంగా మేము కా కాంపౌండ్ ఉన్నా కూడా సరే ఏమున్నా సరే మేము పట్ట కట్టేస్తాము ఎందుకంటే ఆ వాటర్ పడి చెట్టు చనిపో ఎక్కువ పడితే చెట్టు చనిపోవడం కానీ లేకుంటే కుళ్ళిపోవడం కానీ ఏదైనా జరుగుతాది కదా మనం దాన్ని కాపాడుకోవడానికి కోసం మేము దాన్ని పట్ట కట్టేస్తాము ఇంకోటేంటంటే వర్షం ఎక్కువ రావడం వల్ల వేరు వేరు మీద ఉండే మట్టి అంతా కొట్టుకొనిపోతుంది దానివల్ల దా మట్టి కాపాడుకోడానికి దాని చుట్టూ మేము రాళ్లు పెట్టి ఆ వాటర్ రానీయకుండా మేము కాపాడుకుంటాము వర్షము వర్షం తగ్గిన తర్వాత ఒకవేళ అందులో వర్షం నీళ్ళు పడిన పడిఉన్నా లేకుంటే ఏదన్నా వర్షంలోని వర్షం నీళ్ళల్లో కొట్టుకొని వచ్చిన పురుగులేమన్నా ఉన్నా అవన్నీ క్లీన్ చేసేసి వాటిలకి మేము ఆ రాళ్లు తీసేసి క్లీన్ చేసి మళ్ళా రాళ్ళు పెట్టడం కానీ అలాంటివి చేస్తాము పట్ట వరకు కంపల్సరిగా మేమ్ కడతాము ఎందుకంటే వర్షం బ వర్షమనేది చిన్నచిన్న తుంపర్లుగా పడచ్చు లేకుంటే మీడియంగా అన్నా పడచ్చు లేకుంటే పెద్దవర్షం అన్నా పడ చిన్న తుంపర్లు పడ్డప్పుడు వదిలేస్తం ఎందుకంటే నే వాతావరణం వా నీళ్ళు అనేది దానికి కంపల్సరి కావాలి ఆక్సిజన్స్ అనేవి దానికి ఖచ్చితంగా అందుతాయి ఆ చెట్లుకి ఆక్సిజన్ తీస్కుని ఆ కార్బన్ డైఆక్సైడ్ తీస్కుని ఆక్సిజన్ వదులుతుంది మనకి దో దానివల్ల మనకి చెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చడం ఈయడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అందువల్ల చెట్లకి బాగా బాగా క్లీన్ చేసి కాంపౌండ్స్ కాంపౌండ్స్ కా గూడ లోపల రాళ్ళు కట్టి దాన్ని మేమ్ రక్షించుకుంటాము వర్షాకాలంలో కానీ ఎక్కువ వాటిలకి మందులు వేయడంకానీ లేకుంటే గుడ్డు పొట్టుంటది కదా అందు వేయడం కానీ అలా చేయం ఎందుకంటే వాటివల్ల పురుగులుగాని లేకుంటే ఏవైన కీటకాలు కానీ వాటిలో ఎక్కువ చేరిపోవడం వల్ల కొ చెట్లు చనిపోయే వ అవకాశం కూడా ఎక్కువుంది అందువల్ల మేము అవన్నీ తీ వర్షాకాలంలో కొంచెం ఎంతకావాలో అంతవరకే వేస్తాము మిగతా టైంలో తీసేస్తాము

వర్షాకాలం తగ్గిన తర్వాత దాన్నిఅంతా తొలగిచ్చేసి దానిక్కావలసిన వేర్లకు కావలసిన వేర్లకు వేర్లకు కావాల్సిన మందు కానీ లేకుంటే ఎగ్ ప్రోటీన్స్ ఉంటాయిగదా పైన పొట్టు అవన్నీ వేసి మేమ్ కాపాడుకుంటాము వర్షం ఎక్కువ పడేటప్పుడు దానిమీద పట్టా ఎక్కువ చెట్టు మీద పడేటట్టు కాకుండా కొంచెం హైట్గా పెట్టి దాన్ని మేమ్ కాపాడుకుంటాము వార్ వా వాటర్ అనేది కింద వస్తుంది కదా వర్షం పడేటప్పుడు కింద పారతుంది కాబట్టి దానికి మేము రాళ్ళు అడ్డంగా కట్టి దాంట్లో ఉండే దానికి వాటర్లో వచ్చే పురుగులు కానీ చెత్త చెదారం అనేది దానికి వెళ్ళకుండా దానికి మేమ్ కాపాడుకుంటాము